హలో హాయ్ అండి ఇక్కడ రీసెంట్గా మన మార్కెట్లో చాలా జ్యావలరీ షాప్స్ అనేవి ఎక్కువగా చూయిస్తున్నయి మ్యాప్లో అయితే సో ఇప్పుడైతే నేను కొన్ని మోడల్స్ తీసుకొచ్చాను కొన్ని డిజైన్స్ తీసుకొచ్చాను మార్కెట్ నుండి అదోకసారి చూడండి చూసి ట్రైల్ వేసి అది బాగున్నాయి అది డిజైన్స్ బాగున్నాయని చెప్తే నెక్ట్స్ టైమ్ తీసుకురావడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే ప్రతి ఒక్కటి వన్ వన్ సెట్ తీసుకొచ్చాను అవి ఒకసారి కస్టమర్స్కి కానీ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా మీకు తెలిసినవారికి కానీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చూసి చెప్పండి ఆ డిజైన్స్ బాగున్నయో బాలేవో ఇంకా అవి ఏం అంటారు ఆ జ్యావలరీకి వారెంటీ ఉంటుంది ఇంకా కొత్త కొత్త మోడల్ ఉంటుంది డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది స్టోన్స్ మంచిగా వస్తాయి తీసుకువద్దామని చెప్తే నేను మార్కెట్ నుంచి తెప్పిస్తాను ఓకే ఇప్పుడు నేను తెచ్చిన ఒక టూ త్రీ అవి చూడు ఒకసారి ఇదిగో ఈ ఈ

ఓకే ఒకవేళ నచ్చినతే నాకు ఒక కాల్ చేయు విజిట్ కార్డు ఇచ్చేసి వెళ్ళు ఓకే ఓకే ఓకే